జాన్ పాల్ వాళ్ళ మదర్ని అండి సుగుణని అండి మా బాబు ఇందులోనేనండి ఎనిమిదో తరగతి చదువుతున్నాడండి మేము ఊరు వెళ్ళటానికి నాలుగు రోజులు లీవ్ కావాలి టీచర్ని అడిగితే ప్రిన్సిపల్ సార్ని అడగమని చెప్పారు అందుకని మీకు కాల్ చేసాము ఒక నాలుగు రోజులే కదండీ బాబుకి నాలుగు రోజులు ట్యూషన్లో చదివిస్తామండి రోజూ ట్యూషన్కి వెళ్తాడు కదా నాలుగు రోజులే ఈ నెల అంతా మానలేదు కదా ఒక నాలుగు రోజులకే కదా మా అబ్బాయి బాగానే చదువుతాడు కదండీ ఎగ్జామ్స్ అని చెప్తున్నారు కాబట్టి టీచర్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడితే చదివిస్తాము ఎగ్జామ్ రాస్తాడు అలా అనద్దండి చదివించాల్సినవి చదివించి సంవత్సరానికి ఒకసారే కదండి ఆస్తమానం వెళ్ళము కదా మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము ఆల్రెడీ అందుకని సరే అండి మా అబ్బాయిని చదివించండి పర్వాలేదండి సరేనండి థ్యాంక్స్ అండి